హలో సార్ యా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సార్ ఇవాళ ఇంకొకటి అమీర్పేట్లో ఉంది అది డెలివరీ ఇస్తున్నారు ఇప్పుడు యా ఇచ్చాను సార్ ఇచ్చాను యా సార్ ఇప్పుడు మన కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ మనం ఇప్పుడు రీసెంట్గా మిక్స్డ్ ఫ్రూట్ స్టార్ట్ చేశాం కదా అది బాగా సేల్ అవుతుంది సార్ లైక్ ఇప్పుడు బట్టర్స్కాచ్ ఆర్డర్ చేసే వాళ్ళు కూడా చెప్పండి సార్ బట్టర్స్కాచ్ బదులు కూడా అందరు మిక్స్డ్ ఫ్రూట్ ప్రిఫర్ చేస్తున్నారు సార్ కూకట్పల్లి వాళ్ళు తీసుకోవట్లేదు కానీ అమీర్పేట్ ఇంకా కేవీహెచ్పి ఏరియాస్లో అయితే మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ సార్ కూకట్పల్లి వాళ్ళు ఇంకా బట్టర్స్కాచ్ మీదే ఉన్నారు కూకట్పల్లిలో స్టాల్ పెట్టడం బెటర్ కాదేమో అని నా ఒపీనియన్ సార్ ఎందుకంటే మార్నింగ్ నుంచి డెలివరీ చేస్తున్నాను కదా కూకట్పల్లి వాళ్ళు ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ అంత ఇష్టపడట్లేదు కెవిహెచ్పిలో అమీర్పేట్లో అయితే బాగున్నాయి సేల్స్ కూకట్పల్లి కొంచెం టైమ్ పట్టేలాగా ఉంది సార్ మనం ఒక వన్ మంత్ అలా వెయిట్ చేద్దాం బట్టర్స్కాచ్ కూకట్పల్లిలో మాత్రమే బాగుంది సార్ ఇది ప్లాన్ చేద్దాం సార్ లైక్ బట్టర్స్కాచ్తో ఒక ట్రయల్ వర్షన్లాగా చేస్తే వాళ్ళకు కొంచెం తెలుస్తుంది కదా మన టేస్ట్ ఎలా ఉంటుంది అనేది యా సార్ ఇది బాగుంటుంది ఓకే సార్ ఓకే ఓకే సార్ అది ఇంకొక డెలివరీ ఉంది సార్ అది మీకు సపోర్ట్నెస్ మీరు నాకు అసైన్ చేస్తా అన్నారు చేస్తారా అది అవునా సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ